ముందుగా వ్యవసాయం కోసం తీసుకుంటే భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై డెబ్బై సమయంలో మనకి అప్పట్లో మనం చాలా ఇబ్బంది అవి ఉండేది ఫుడ్డు దొరకక మనకి అంటే క్విట్ ఫుడ్ లేక ఇక్కడ కాప్స్ సరిగా పండక వర్షాలు లేక మాన్సూన్ సరిగ్గా రాక మనకి చాలా ప్రాబ్లం ఉండేది ఫుడ్ క్రైసెస్ కానీ చాలా మంది చనిపోవడంతో బిలో ప్రోవర్టీలో బతకడం

మాక్ సపోర్ట్ కావాలి మాకు ఎంఎస్పి కావాలి ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలని చెప్పేసి వాళ్ళు కోరారు మాకు టేబుల్ రైట్ అది లేకున్నా మాకు వర్షాలు నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎంఎస్పి కావాలని కోరితే అప్పట్లో నైన్టీన్ సెవెంటీన్స్లో అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎంఎస్పి కంపల్సరీ ప్యాడ్ మీద షుగర్ కేన్ మీద కాటన్ మీద మెయిన్ మెయిన్ ఫుడ్ కాప్స్ మీద ఎంఎస్పి పెట్టింది మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి ఇది మన మన మన భారతదేశం వ్యవసాయం శాఖలోనే మొట్టమొదటి ఏదన్నా రుణాలు కాని ఏదన్నా ప్రభుత్వం చేసే సాయంలో మొట్టమొదటి సాయం ఎంఎస్పి అట్లాంటిది ఎంఎస్పి అప్పట అక్కడ స్టార్ట్ అయినది ఇప్పటివరకు నడుస్తూనే ఉంది ఇది ఒకటి సపోర్ట్గా మన రైతులకి ఏదో ఒక విధంగా సపోర్ట్ చేసేటట్టు వాళ్లకు లాస్ వచ్చిన కొంచెం ప్రాఫిట్గా వాళ్లకు వంద రూపాయలు లాస్ వస్తే వంద రూపాయలు ఎక్కువ కల్పించి గవర్నమెంట్ సాయం చే ఉన్నది తర్వాత రీసెంట్లీ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు రెండువేల పద్నాలుగు తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్లో కిసాన్ క్రెడిట్ కార్డు అని చెప్పేసి కొత్త స్కీమ్ ల్యాండ్ చేసిండ్రు అది ఏంటిదంటే రైతులకు ఎవరికైనా ఏమైనా కావాలంటే రుణాలు మాఫీ అవి కావాలంటే క్రెడిట్ కార్డు ఉంటుంది ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం లక్ష రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు

వేయి రూపాయలు రెండు వేల ఉన్న యూరియా సంచి త్రీ హండ్రెడ్కి వస్తుంది ఇది చాలా చాలా బెనిఫిట్ మన రైతాంగానికి రైతులు దీని ద్వారా చాలా లాభాలు పొందుతారు సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ సబ్సిడీస్ వల్ల చాలా యూజ్ వచ్చింది మన రైతందానికి నెక్స్ట్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి మనం స్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ కోసం తెలుసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేక తెలంగాణ రెండువేల పద్నాలుగులో ఫామ్ అయిన తర్వాత

రుణమాఫీ ఎంత అయింది అంటే దాదాపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయింది చిన్నది చిన్న రైతులకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో లెక్కువ తక్కువ ఇంట్రెస్ట్తోని ఇస్తారు కదా బ్యాంక్ ఆ రుణాలు మొత్తం మాఫీ చేసుకుంటే మళ్ళీ ఇంకోసారి రుణాలు తీసుకుని వాళ్ళు ఏదైనా ఖర్చులకు వాటికి వీటికి వాడుకుంటారు ఇంకోటి తెలంగాణ గవర్నమెంట్ చేసిన పెద్ మంచి పని ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం ఇక్కడ జూరాల ప్రాజెక్టు మంచి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులట్లి ఇరిగేషన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇరిగేషన్ వల్ల వరి పంటలు పండేటట్టు ఇంకా వేరేవి మనకి వాటర్ వాటర్ ఇరిగేషన్ వాటర్ ఎక్కువ ఉంటే క్రాప్స్ పండించేటట్టు చాలా హెల్ప్ఫుల్ అయింది ఇంకోటి వచ్చేసి మేం ఇంకోటి చాలా మంచి పని ఏంటిదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్ట్రిసిటీ ఇయడం అది కూడా వితౌట్ ఛార్జెస్ వితౌట్ ఎలక్ట్రిసిటీ బిల్ మన తెలంగాణ గవర్నమెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్ట్రిసిటీ ఇచ్చింది ట్వంటీ ఫోర్ దీనివల్ల ఉపయోగం ఏమి ఉందంటే అప్పట్లో మనకి కరెంట్ లేకుంటే రాత్రి పూట వెళ్లి రాత్రిపూట వెళితే పాములు అవి ఇవి కరుస్తాయి అని చెప్పేసి భయంతోనే అక్కడనే పడుకొని ఎంతోమంది చనిపోయారు అట్లా చని అట్లా చనిపోవద్దు అని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఉంటే ఎప్పుడనా ఆన్ చేసి ఆ కరెంట్ని వినియోగించుకుంటూ నైట్ ఆన్ చేసి వస్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్లి ఆఫ్ చేసేసి వాళ్ల ప్రాణాల్ని కాపాడుకుంటారు ఇంకా తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ అంటే ఫిషింగ్ ఫిషింగ్లో కూడా చాలా సపోర్ట్ చేసింది ఎవరైనా ఫిషింగ్ ఫిషింగ్ అట్లాంటివి వేరేవైనా చేయాలనుకుంటే వాళ్లకు చేపలు చిన్న చిన్న చేప పిల్లల్ని ఫ్రీగా ఇచ్చి చాలా సపోర్టివ్గా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నది ఇంకా తెలంగాణ గవర్నమెంట్ మెయిన్గా రైతాంగానికి ఇంకోటి చేసిన పని ఏమైనా ఉందంటే అది రైతు బీమా దేశంలో భారతదేశం మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంతగా రైతు బీమా అంటే మనకి ఎవరైనా ఎప్పుడో అప్పులు చేసి ఇప్పుడైతే ఎవరు చనిపోరో అప్పులు చేసి ఎందుకంటే ఆల్రెడీ మనకి రైతుబంధు ఉంది రుణమాఫీ ఉంది సబ్సిడీస్ వస్తున్నాయి ఇంకా మనకి కాటన్ మీద ఎంఎస్పి ఉంటుంది ప్యాడి మీద ఎంఎస్పి ఉంటుంది మెయిన్ మెయిన్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద లైక్ ఇంకేందంటే షుగర్ కేన్ మీద ఎంఎస్పి వీటి మీద ఎంఎస్పి ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఎవరికి పెద్దగా ప్రాబ్లంస్ ఏమీ వస్తలేవు అయినా కాని ఎవరికైనా అప్పుల ద్వారా ఎవరికైనా ఎక్కువ మిత్తితోని ఎవరైనా అప్పులు తీసుకుంటే వాళ్ల వాళ్ళు ఏమన్నా అనుకోకుండా స్థితిలో ఏదైనా అయితే రైతు పేరు మీద ఒక ఎకరం భూమి ఉంటే ఆ ఒక ఎకరం భూమికి ఒక రైతుకి ఇంట్లో ఐదు లక్షల రూపాయలు ఒకవేళ అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో రైతు చనిపోతే ఆయన ఖాతాలోకి ఐదు లక్షల రూపాయలు పదిహేను రోజులలోపే వేసేటట్టే మన తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది

టూ థౌసండ్ ఫర్ క్వాటర్ అంటే సంవత్సరానికి సిక్స్ తౌసండ్ పడతాయి మన అకౌంట్లో అవి కూడా ఎట్లా అంటే ఫెర్టిలైజర్స్ కొనుక్కోవడానికి పెస్టిసైడ్స్ రైతులకి సాయం చేయడానికి రైతులకు ఏవైనా పెస్టిసైడ్స్ ఫస్ట్ ఫర్టిలైజర్స్ కొనుక్కోనికె డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లెక్క యూస్ అయ్యేటట్టు సంవత్సరానికి ఆరు వేలు మూడు మూడు క్వాటర్లీ అంటే ఫోర్ ఫోర్ మంత్స్కి టూ టూ థౌ థౌసండ్ పడేటట్టు ఉండేవి ఇప్పుడు కూడా పడుతున్నాయి అవి లైక్ మన తెలంగాణ గవర్నమెంట్ చేసినట్టే అది కూడా ఇంకోటి ఏందంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏందంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మా తెలంగాణలో ప్రభుత్వం మారింది కదా ఇది రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు అది జరుగుతే ఇంకా రైతులకు చాలా మంచిది రైతులకు చాలా హెల్ప్ చేసినట్టు అవుతారు రైతులకు మనం ఇంకా ఆశించేది ఏందంటే కోల్డ్ స్టోరేజ్లు కానీ ఇవి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ లెక్క కాకుండా వేరేవి చాలా లైక్ ఇన్ఫాస్ట్రక్చర్ ఫిజికల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోల్డ్ స్టోరేజ్లు ఇంకా రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇట్లాంటివి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళు ఇప్పుడు తక్కువ రూపాయలు అమ్ముకోకుండా ఎక్కువ రూపాయలకు అమ్ముకునే మంచి ఛాన్స్ దొరుకుతుంది కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా అమ్ముకుంటే వాళ్లకి ఎక్కువ రేటు వచ్చేటట్టు మనం చూడవచ్చు లైక్ పంజాబ్లో అయితే పొటాటోస్ వాళ్ళు పండించి ఆ పొటాటోస్ని స్టోరేజ్ లేక బయట స్టోర్ చేసి ఇష్టము తక్కువ పైసలకు అమ్మేస్తున్నారు డిమాండ్ ఉన్నప్పుడు అమ్మితే వాళ్లకు కూడా బాగా ప్రాఫిట్ వస్తుంది అని నా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ